కాకినాడలో ఒక వ్యక్తిగా నాకు వినోదాత్మక పాత్రలపై చాలా ఆసక్తి ఉన్నది నేను ప్రతిరోజూ బాలీవుడ్ వార్తలు కలామ్లు చూస్తాను నేను కొత్త సినిమాలను టీవీ షోలు సిరీస్లు మరియు నటులు నటీమణుల గురించి తాజా వార్తలు తెలుసుకోవడానికి ఇష్టపడతాను నేను బాలీవుడ్ వార్తల్లో చాలా రకాల వార్తలను ఇష్టపడతాను నేను కొత్త సినిమాలు ప్రకటనలు టీజర్లు ట్రైనర్లర్లను మరియు విడుదల తేదీలను ఇష్టపడతాను నేను నటులను నటీమణుల జీవితాల్లో తాజా విషయాల్ను కూడా ఇష్టపడతాను వారు ఏమి చేస్తున్నారో వారి కొత్త ప్రాజెక్ట్లు ఏమిటో తెలుసుకోడానికి ఇష్టపడతాను నేను షోలు మీడియాల్లో మీడియా లోని వినోదాత్మక వార్తలను కూడా అనుసరిస్తాను నేను ట్విట్టర్లు ఇన్స్టాగ్రామ్లు మరియు ఫేసుబుక్కుల్లో అనేక బాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వార్తలు వెబ్సైట్ లను పరిశీలిస్తాను నేను వారికి పోస్ట్లు మరియు వీడియో లను చూస్తాను వారికి గురించి మరింత తెల్సుకోవడానికి నాకు నచ్చిన కొన్ని వినోదాత్మక వార్తలను ఇష్ట ఇక్కడ ఇష్టపడతాను రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ ఆర్ సినిమా నుండి కొత్త పాటలు విడుదలైనవి అంతాబ్ అమితాబచ్చన్ నటించిన బ్రూస్లీకి సినిమా యొక్క ఫస్ట్ లుక్ విడుదలైంది యువత హీరో నాగచైతన్య థ్యాంక్ యూ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గ్రాండ్ గా గ్రాండ్ గా జరిగింది ప్రముఖ నటి ఈ ఐశ్వర్య రాయి అంబచ్చన్ యొక్క కొత్త సినిమా పృథ్వీరాజ్ నుండి కొత్త టైలర్ విడుదలైంది బాలీవుడ్ టాలీవుడ్ స్టార్ హీరో రామ్చరణ్ తన పుట్టిన్రోజున ఘనంగా జరుపుకుంటున్నాడు ఈ వార్తలు నాకు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి మరియు నేను వాటిని నా స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నాను కాకినాడలో వినోదాత్మక వార్తలకు చాలా ఆరోద ఆదరణ ఉంది చాలా మంది ప్రజలు బాలీవుడ్ సినిమాలు మరియు టీవీ షోరూమ్లను జీవో షో లను చూస్తారు మరియు వారు వాటి ఈ గురించి తాజా వార్తల తెలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటారు షోలు మీడియోలు మీడియా కూడా వినోదాత్మక వార్తలను వ్యాప్తి చేయడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది